నమస్తే మేడం ఏం కావాలో చెప్పండి మేడం మీకైతే ఇప్పుడైతే చాలా చాలా కొత్త రకం ఫోన్లు వచ్చాయి మేడం మాకు దాంట్లో మేము చూపిస్తాము మీకు నచ్చింది మీరు ఎన్ను ఎన్నుకోవచ్చు మేడం మీకు ధర ఎంతలో ఉండవచ్చు అలాగే మేడం ఓ ధన్యవాదాలు మేడం మీలాంటి వాళ్ళకి మంచి మంచి ఖరీదైన ఫోన్లు ఉన్నాయి మేడం మీరిక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క గొప్పతనాన్ని అవి చాటుతాయి అలాంటి ఫోన్లు మేము మీకు చూపిస్తాము ప్రస్తుతం మీరు చూడండి మేడం ప్రస్తుతం ఉన్నటువంటి ఫోన్లు కొత్త రకం ఫోన్లు యాపిల్ పద్నాలుగు ప్రో ఇది వచ్చి దీని యొక్క ధర వచ్చి లక్షా డెబ్భై ఐదు వేల రూపాయలు మేడం అదే విధంగా ఇంకో ఫోను మీకు చూపిస్తాను మేడం సామ్సంగ్ ఎస్ ఇరవై మూడు దీని యొక్క ధర వచ్చి మీకు తొంభై వేల రూపాయలు పడుతుంది మేడం అదేవిధముగా సామ్సంగ్లో ఏ ముప్పై మూడు ఫోన్ కూడా ఉంది ఫోన్ కూడా మీకు దగ్గర దగ్గరగా తొంభై మూడు వేలు పడుతుంది మేడం అదేవిధంగా అప్పో ఫోన్ మీరు తీసుకున్నట్లయితే అప్పోలో మీకు ఎనభై ఏడు వేల రూపాయలు పడుతుంది ఈ ఫోన్ అదేవిధంగా వివో ఇది కూడా కెమెరా క్వాలిటీ బాగుంటుంది అసల ఇవన్నీ కెమెరా కాస్ట్ బాగుంటాయి కాకపోతే అప్పో అండ్ యాపిల్ ఫోన్ కెమెరా కూడా ఇంకా చాలా బాగుంటుంది మేడం మీరు ఒకసారి యాపిల్ ఫోన్ చూడగా స్టోరేజ్ ఏంటంటే మేడం నూట యాభై జీబి దాకా వస్తుంది మేడం అదేవిధంగా మీకు రామ్ వచ్చి ఫోర్టీన్ పద్నాలుగు జీబి వస్తుంది మేడం ఇంకా మీకు ఏమైనా కావాలా మేడం ఈ యొక్క ఒక యాపిల్ ఫోన్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం మీరు పుట్టినరోజులకు వెళ్ళినా పెళ్లి రోజులకు వెళ్ళినా ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా దీంతో వీడియో తీసుకున్న లేకపోతే ఆడియో తీసుకున్న చాలా బాగుంటుంది మేడం చాలా బాగా వినిపిస్తుంది దీని యొక్క నాణ్యత చాలా బాగుంటుంది మీకు చివరిగా ఎంత ఇది లక్షా డెబ్భై మూడు వేలు పడుతుంది మేడం అంతకు మించి తగ్గదు ఎందుకంటే ఇదొక గొప్ప కంపెనీ కాబట్టి దీని యొక్క ధరను తగ్గించలేము మీకు కావలిస్తే ఇంకా సరే మేడం ఇది ప్యాక్ చేయించమంటారా ఓకే మేడం ధన్యవాదాలు మేడం మీరు మా యొక్క షాపుకు మా యొక్క షాపులో మీకు నచ్చిన ఫోన్ను కొనుగోలు చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మీకు ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఓకే ధన్యవాదాలు మేడం